భారతీయ మీడియా గురించి మా అభిప్రాయం చెప్పాలంటే మీడియా భారతీయ అని తీసేసి మాట్లాడుకుంటే మీడియా అనేది ఒక నిజం మాట్లాడుతుంది జర్నలిజం అనే దాంట్లోనే నిజం అనేది ఉన్నది ఆ నిజం ఆ ఇజం అనేటోళ్లు నిజాన్ని నిర్భ నిర్భయంగా చెప్తారు వాళ్ళని జర్నలిస్ట్లు అంటారు మన భారతీయ జర్నలిస్టులు ఓకే కానీ అనవసరంగా ఏం చేశారంటే ఉన్నోడిని ఉన్నట్టు చూపుతరు లేనోడిని లేనట్టు చూపుతారు ఎట్లా అంటే ఉన్నోన్ని కాలికి దెబ్బ తాకిన అది హైప్ లేపుతారు కానీ పేదోని బిడ్డ చచ్చిపోయిన దాన్ని ఎవ్వరు కానరారు అందరినీ ఒకే విధంగా చూడాలని మన భారత మీడియాని కోరతాన్న ఒకటేందనంటే ఇంకోటి వార్తలలో సంబంధితమైన సరైన వాస్తవాలను చూపుతున్నారా అని మీరనుకుంటున్నారా అని అడిగిన క్వశ్చన్కు సంబంధితమైన సరైన వాస్తవాలు అనంటే వాళ్ళు వాస్తవాలు చూపుతారు కానీ కొంతమంది చానల్స్ ఉంటాయి కొన్ని చానల్స్ వాస్తవాలు చూపుతారు కొన్ని చానల్స్ ఎట్లుంటాయనంటే ఇప్పుడు రాజకీయ నాయకులు గానీ సాఫ్ట్వేర్లు గానీ ఇప్పుడు కొంతమంది దగ్గర డబ్బుకు అమ్ముడుపోయి వాళ్ళు ఎట్లా చెప్తే న్యూస్ అట్లా అంటే ఇప్పుడు డబ్బులకు అమ్ముడు పోయిన ఒక జర్నలిస్ట్ అంటే వాడు జర్నలిస్ట్ కాదు వాడు బోకు అనర్థం జర్నలిస్ట్ అనేటోళ్లు అమ్ముడు పోరు జర్నలిస్ట్ అనేది నిజా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్లు జర్నలిస్ట్ మీకు తెలిసిన కొన్ని ప్రసిద్ధ వార్త పత్రికలు మరియు వార్త నాకు తెలిసింది చాలా చానల్స్ తెలుసు ఎన్టీవీ టీవీ ఫైవ్ టీవీ నైన్ తెలంగాణ టీవీ టీవీ న్యూస్ ఏపీ చాలా తెలుసు కానీ అందులో నాకు నచ్చిన ఛానల్ ఏంటి అంటే వి సిక్స్ వి సిక్స్లో తొమ్మిదిన్నర్రకు ఒక ప్రసంగం ఉంటుంది ఒక వార్తా ప్రతీక ఒక వార్త ఉంటుంది తీన్మార్ వార్తలని ఆ వార్తలు నేను రోజు చూస్తా తప్పకుండా చూస్తా దాంట్లో నిజాన్ని నిర్భయంగా చెబుతారు ఉన్నది ఉన్నట్టు చూపిస్తారు అది నాకు చాలా ఇష్టం ఆ న్యూస్ ఛానల్ నేను మొన్ననే రీసెంట్గా కోటి సబ్స్క్రైబర్కు చేరుకున్నది అదంతా వాళ్ళు చెప్పే నిజం వాళ్ళ నిబద్ధత వాళ్ళ కర్త శుద్ధి వాళ్ళ చిత్తశుద్ధితో పని చేసిర్రు కాబట్టి వాళ్లు కోటి మంది సబ్స్క్రైబర్లు చేరుకున్నారు వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా అన్ని చానల్స్ అలాగే ముందుకు పోవాలని కోరుకుంటూ జైహింద్